యోగా చేసిన తరువాత నాకు చ అనేక ప్రయోజనాలు కలిగాయి మొదటిగా యోగాని నియమితంగా అభ్యసించాను నేను మీకు అవి అవిష్ అందించబడిన మానసిక శాంతి మరియు మానసిక సమత్వం యోగా అభ్యాసం ద్వారా నా మనసును శాంతిగా ఉంచుతున్నాను స్థిరతను ఇచ్చింది మనసు కంటే సమత్వం పొందింది ప్రతిదానికి ప్రారంభంలో నాకు చాలా అందమైన తరువాత కొన్ని అన్నీ ఇది సమానంగా ఉండడం నా మనసును శాంతిగా ఉంచడం చాలా సహాయపడింది అది నన్ను ఈ సందర్భాలలో మాత్రమే కాదు సాధారణ జీవితంలో కూడా నన్ను అనేక సమయాంలో స్థిరంగా ఉంచింది కొన్ని ప్రక్రియలను వానిని ప్రయోగించడం చాలా సహాయకరంగా ఉంది ఉదాహరణకు ప్రతిరోజు యోగాని చేస్తే చాలా ఆ ఆనందంగా అనిపిస్తుంది ఇవి మానవత్వంతో ఆనందం శాంతి సమత్వం అందించడం వంటి అనేక పరిమాణాలను తెలుస్తాయి కొన్ని ప్రత్యేక ప్రక్రియలు ధ్యానం ప్రమ ప్రణామ ప్రాణాయామం ధారణ విధులు కూడా నన్ను చాలా అందమైన స్థానాలకు తీవ్ర అనుభవంగా తీవ్ర పరిచయం చేస్తాయి ఇంకా నా శరీరంలో కొన్ని మార్పుల కంటే ముందు నా నిశ్చిత నిర్ధారణ క్రియలను చేస్తుంది ఉదాహరణకు యోగా నా శరీరంలో లచితలతను పెంచింది మనస్సును శాంతిగా ఉంచింది మనోబలం నన్ను వా స్థిరంగా ఉంచుకున్నాయి ఈ అంశాలు నన్ను నా దైవిక ప్రతిష్టను వివరించడం వల్ల మంచిగా వచ్చాయి చాలా కాలంగా యోగాని నియమితంగా అభ్యసించి నా శరీరంలో మనస్సులో ఆత్మలో కంటే అందమైన ప్రయోజనాలు కలిగించాయి